క్యాన్సరు హృదయ సంబంధిత సమస్యలు తగ్గించే గుణాలు కూడా ఉన్నట్లు డాక్టర్స్ చెప్తుంటారు అయితే కొన్ని టీల వల్ల కొన్ని లాభాలు ఉంటాయి కొన్ని టీలలోనే కొన్ని మరికొన్ని లాభాలు ఉంటాయి ప్రతిరోజు డైలీ టీ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని డాక్టర్స్ చెప్తుంటారు అయితే రోజు చాలా మందికి తెలియని కొన్ని విషయాలు అంటే మనకు

ఈ మొక్కలు ఉంటాయి ఇది చాలా తక్కువ ఈ టీ చేసే ప్రాసెస్ చాలా తక్కువ అని చా అయితే ఈ టీలో మంచి గుణాలు ఉంటాయి ఆరోగ్యానికి మంచిది అని వైద్య నిపుణులు చెప్తుంటారు అయితే ఏంటి ఏంటి అంటే వివిధ రకాల క్యాన్సర్ క్యాన్సర్ నుండి త క్యాన్సర్ తరిమి కొట్టే తరిమి కొట్టడానికి ఈ వైట్ టీ అనేది ఉపయోగపడుతుంది ఎందుకంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు

చాలా మంచి ప్రయోజనాలు పొందవచ్చు మనం హెర్బల్ టీ హెర్బల్ టీ అంటే ఇది ఈ వైట్ టీకి దగ్గరగానే ఉంటుంది కానీ వీటిలో మూలికలు స్పైసెస్ పండ్లు లేదా ఇతర మొక్కల సారంలాంటివి ఉంటాయి హెర్బల్ టీలో కెఫెన్ ఉండదు ఇందులో శాంతపరిచే గుణాలు ఉంటాయి హెర్బల్ టీలో చా హెర్బల్ టీలోనే చాలా రకాలు ఉన్నాయి పైగా ఇవి చాలా పాపులర్ కూడా హెర్బల్ ప్రొడక్ట్స్ అయితే కొన్ని హెర్బల్ టీలు ఏంటి ఏంటి ఏంటి ఆ హెర్బల్ టీ అంటే చమోలి టీ చమోలి టీని చాలామంది తాగుతారు నార్మల్గా తాగుతుంటారు దీనికోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కానీ దీన్ని తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అంటే పీరియడ్స్ టైంలో చాలా వరకు అమ్మాయిలకి పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి వస్తుంటుంది కొందరికి

అంటే ఈ పెప్పర్మెంట్ టీ ఇది వచ్చేసి దీంట్లో మింతాల్ అంటే ఏంటి పుదీనా పుదీనా ఉంటుంది ఈ పుదీనా ఉండడం ద్వారా మన కడుపు ఫ్రెష్ అవుతుంది అన్నట్టు శుభ్రం చేస్తుంది టీ తాగితే ఈ పుదీనా టీ తాగితే మన కడుపుని శుభ్రం చేస్తుంది కాన్స్పిరేషన్ అంటే కొందరికి కొం మోషన్ ఫ్రీ రాదు కదా అలాంటి వాళ్ళకి ఫ్రీగా మోషన్ వచ్చే విధంగా

మంచి డైజేషన్ కూడా అవుతుంది అరుగు అన్నం తిన్న ఆహారం అరుగుతుంది మంచిగా కీళ్ళ నొప్పులు కూడా రాకుండా ఈసా ఇది కీళ్ళ నొప్పులు వంటి సమస్యలు ఉంటాయి కదా వాటికి ఉపశమనం దొరుకుతుంది అన్నట్లు ఈ ఏంటి ఇది అల్లం టీ తాగితే ఇంకా మందార టీ మందార టీ వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి వీటిని తీసుకోవడం వల్ల ఏంటి అంటే బిపి తగ్గుతుంది ఈ అల్లా మందార టీ ద్వారా బీపీ తగ్గుతుంది మరియు ఫ్యాట్ లెవెల్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇది ఈ మందార టీ అనేది కిడ్నీ స్టోన్స్ కూడా తగ్గిస్తుంది కిడ్నీ స్టోన్స్ నుంచి కూడా ఈ మందారా టీ తాగితే ఆ కిడ్నీ స్టోన్స్ అనేవి పోతాయి అన్నట్లు ఇలా మందారా టీ వల్ల మనం మంచి ప్రయోజనాలు పొందుకోవచ్చు ఇంకొకటి గ్రీన్ టీ ఇది గ్రీన్ టీ కోసం ఇంకా దీని దగ్గరికి వస్తే ఇవి ఆకులు ఆకులు అన్నట్లు ఈ ప్రాసెస్లో ఆకుల్ని రోస్ట్ పిండిగా అదే పౌడర్గా చేసి తాగడం అన్నట్లు అయితే ఈ ఇఫ్ ఈ గ్రీన్ టీలో ఫ్లేవనైడ్స్ సం సమృద్ధిగా ఉంటాయి ఇవి గుండెకి సంబంధించి ఆరోగ్యంగా ఉండడానికి ఒక బూస్ట్లాగా పని చేస్తుంది బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిస్తుంది బ్లడ్ క్లాట్స్ తగ్గిస్తుంది బ్లడ్ ప్రెజర్ని తగ్గిస్తుంది అంటే గ్రీ అంటే ఇది గుండెకి చాలా మంచిదని మన డాక్టర్స్ చెప్తుంటారు చాలా మంచిది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాయి కదా ఎక్కువ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ గ్రీన్ టై గ్రీన్ టీ తాగితే లివర్కి కూడా చాలా మంచిది కొలెస్ట్రాల్ని తగ్గించి హెల్తీగా ఉంచుతుంది బాడీని ఇంకా ఇలా ఇవి ఇవన్నీ ఇట్లా మనకు చాలా వరకు ఇట్లా ఇలాంటి రకరకాల టీల ద్వారా మనకు ఆరోగ్యానికి మంచిగానే ఉంటుంది తప్పితే ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి బ్లాక్ టీ కూడా బ్లాక్ టీ ఏంటంటే డికాషన్లాగా మనం చేసుకుంటాము ఏంటి కామెల్లియా సైనెన్సిస్ ఉంది కదా ఆ మొక్క నుండి తయారు చేస్తారు ఈ మొక్క నుండి బ్లా ఆకుల్ని కొంచెం ఎండపెట్టి నీళ్లలో కలుపుకొని తాగుతున్నట్లు కెఫిన్ తక్కువ ఉంటుంది కెఫిన్ ఉంటుంది ఇందులో ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఈ

నీళ్లల్లో ఆ చాయ్ పత్తిని కరిగించిన తర్వాత కొన్ని పాలు పోసుకొని షుగర్ వేసుకొని ఇలా అది ఆ చాయ్ మరిగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అన్నట్లు ఆ టైంలో ఆ స్మెల్ వస్తున్న టైంలో కొంచెం తై అంటే ఎవరైనా మనకు గెస్ట్లు వస్తే ఫస్ట్ మనము అదే ప్రిఫరెన్స్ ఇస్తాము అన్నట్లు టీ ఇవ్వడం అలా ఇళ్లల్లో టీ తయారు చేసుకుంటాం